ఆ నా పేరు సీత అండి ఆ నేను వచ్చేసి పుట్టింది పెరిగిందంతా నారాయణ వనంలోనే నాన్నగారు అమ్మగారు అన్నయ్య తమ్ముడు బాబాయి తాతగారు అమ్మమ్మ నాన్నమ్మ ఇంకో తాత మేమంతా ఒక్కే ఊరే అనమాట అమ్మగారిది కూడా నారాయణ వనమే నాన్న గారిది నారాయణ వనమే మేమంతా రిలేటివ్సే ఆ నాన్నగారికొచ్చి అత్త కూతురే అనమాట అమ్మగారు ఆ వాళ్ళొచ్చి పెళ్లయిన రెండు సంవత్సరాల తర్వాత మా అన్న గారు జన్మించారు తర్వాత రెండు సంవత్సరాల గ్యాప్కి నేను జన్మించాను నాకు తర్వాత తమ్ముడు మా తమ్ముడికి నాకు వన్ ఇయరే డిఫరెన్స్ అనమాట మేము నారాయణ వనం స్కూల్లోనే చదివాము సిద్ధార్థ స్కూల్లో మేం ముగ్గురము తర్వాత వచ్చేసి అక్కడ ఫిఫ్త్ వరకే ఉనిందని చెప్పేసి సిక్స్త్ నుంచి జ్ఞానజ్యోతి స్కూల్లో చదివామనమాట సెకండ్ లాంగ్వేజ్ తెలుగు మేము ఇంట్లో అంతా తమిళే మాట్లాడతామంట మేము బై బై మా జెనరేషన్ అంతా మా తాత గారు వాళ్ళ వాళ్ళ నాన్న గారు మేమంతా వచ్చి తమిళే అనమాట ఇంగ్లీష్లో ఇంగ్లీష్లో తమిళ్లో మాట్లాడుకుంటాం ఇంట్లో మా అమ్మ మా తాత గారు అంతా మా నాన్న గారు అంతా వెల్ ఎడ్యుకేటెడ్ అనమాట తాత గారు ఆ కాలంలోనే బీఏ చేశారు నాన్నగారు నాన్నగారు వచ్చేసి బీఎస్సీ చేశారు అమ్మగారు బీఎస్సీ చేశారు ఆ మేం మోస్ట్లీ ఇంట్లో వచ్చేసి ఇంగ్లీష్ మాట్లాడుకుంటాము లేకుంటే తమిళ్ మాట్లాడుతాం తెలుగు మాకు సెకండ్ లాంగ్వేజు స్కూల్లో నుంచి మాకు సెకండ్ లాంగ్వేజు కాబట్టి తమిళ్ జాయిన్ చేపిచ్చలేదు మమ్మల్ని ఇంకో లాంగ్వేజ్ తెలుసుకుంటే మంచిది కదా అని చెప్పేసి ఇంగ్లీష్ మీడియం జాయిన్ చేపిచ్ఛారు దాంట్లో మాకు సెకండ్ లాంగ్వేజు తెలుగు అనమాట అలాగ మాకు తెలుగు తెలుసనమాట ఆ తర్వాత ఇంటర్మీడియట్టు అన్న తమ్ముడ్ని ఇద్దర్నొచ్చి హాస్టల్లోనే ఫస్ట్ అన్నని హాస్టల్లో జాయిన్ చేపిచ్చారు వికాస్లో తిరుపతిలో ప్లస్ వన్ ప్లస్ టు అక్కడే చదివాడు నేను వచ్చేసి ఇక్కడ లోకల్లోనే సాయి జ్యోతి జూనియర్ కాలేజ్లో చదివాను తర్వాత తమ్ముడ్ని వచ్చేసి తనను కూడా హాస్టల్లో వేసారు తిరుపతే కానీ నారాయణ కాలేజ్లో జాయిన్ చేపిచ్చినారనమాట తర్వాత వాళ్ళిద్దర్నీ బీటెక్ చదివించారు వాళ్ళకి కౌన్సిలింగ్లో సీటొచ్చింది అన్నకి రాలేదు అన్నకి పేమెంట్ సీట్ చేశారు తమ్ముడికొచ్చి ఫ్రీ సీట్ వచ్చింది తను బీటెక్ చేశాడు నేను బీటెక్ చేస్తానంటే నాన్నగారు వద్దులే నువ్వు బీఎస్సీ చెయ్యి అని చెప్పి చెప్పారు సరే అని చెప్పి బీఎస్సీ జాయిన్ అయ్యాను బీఎస్సీ ఎమ్ఎస్సీఎస్సీ మ్యాథమెటిక్స్ స్ట్యాటిస్టిక్సు కంప్యూటర్ సైన్సు శేషాచల డిగ్రీ కాలేజ్ఓ చేశాననమాట త్రీ ఇయర్స్ అక్కడే గడిచిపోయింది తర్వాత వచ్చేసి వాళ్ళిద్దరూ బీటెక్ చేసి తర్వాత వాళ్ళు సాఫ్ట్వేర్ సైడ్ వెళ్లిపోయారు నేను బీఎస్సీ తర్వాత బెంగళూరులో నాకు జాబ్ వచ్చింది నాన్న గారి ఫ్రెండ్ అనమాట తాను తను రెఫర్ చేశారనమాట పంపిస్తావా ఇలాగ అని చెప్పి అడిగాడు నీ కూతుర్ని పంపిస్తావా అంటే నాన్న గారు వద్దు ఇప్పుడే కదా కంప్లీట్ అయ్యింది అంత దూరం పంపించడం నాకిష్టం లేదు ఆడ పిల్లని అని చెప్పి చెప్పారు సరే ఇంట్లో ఉండటం ఎందుకని చెప్పేసి నాన్న గారు నేను పీజీ చేస్తాను ఎమ్సీఏ చదువుతాను అని చెప్పి చెప్పి సిద్దార్థ్ ఇన్స్టిట్యూట్ అఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీలో ఫ్రీ సీట్ వచ్చింది నేను ఐసెట్ రాశాను ర్యాంక్ వచ్చింది ఫ్రీ సీట్ వచ్చింది అక్కడే నారాయణ వనం దగ్గరే కాలేజు ఫోర్ ఇయర్సు నేనే కాలేజ్ టాపర్ అనమాట నాకు క్యాంపస్లోనే జాబ్ వచ్చింది ఫస్ట్ ఫస్ట్ జాయిన్ అవ్వడమే హెచ్సీఎల్లో జాయిన్ అయ్యాను అప్పుడు ప్యాకేజ్ తక్కువే ఇప్పుడు ఎక్సపీరియన్సు ప్లస్ టెన్ ప్లస్ ఎక్స్పీరియన్స్ ఉంది నాకు మ్యారేజ్ అయిపోయింది నాకొక బాబు ఉన్నాడు తను ఇప్పుడు ఎల్కేజీ నారాయణ స్కూల్లో చదువుతున్నాడు నా హస్బెండ్ వచ్చి బిజినెస్ చేస్తున్నారు నేను వర్క్ ఫ్రామ్ హోము కోవిడ్ టైం నుంచే వర్క్ ఫ్రామ్ హోము తీసుకొని ఇంట్లో నుంచే జాబ్ చేస్తున్నాను ఆ ఇదే అండి నా లైఫ్